మత విశ్వాస మత విశ్వాసాలు మరియు ఆధ్యాత్మికత వ్యక్తిగతమైన లోతైన విషయాలు ఇవి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి అనుభవాలకి ఆలోచనలకి ఆధారంగా మారుతూ ఉంటాయి మత విశ్వాసాలు లేకపోతే ఆధ్యాత్మికతను అన్వేషించాలంటే కొన్ని సూచనలు కావాలి మీ విశ్వాస విశ్వాసాల మూలాలను అవి ఎలా ఏర్పడ్డాయో మనం ఎలా అందులోకి వెళ్ళామో మన వ్యక్తిగత జీవితం ఏంటో అందులో ఉన్నవి నేర్చుకోవాల్సినవి ఏంటో అన్నీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి మత గ్రంథాలు తత్వ శాత్రాలు ఆధ్మాతిక అందరికీ తలా ఒకరకంగా ఉంటాయి అందరూ కూడా ఎవరికీ ఆధ్యాత్మికతను ఎవరి అనుభవంతో వాళ్ళు ముందుకెళ్ళాలి ప్రధానంగా జ్ఞానం యోగావంటి ఈ పద్ధతులు ఆచరించటం వల్ల అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం బావుంటుంది అచ్ అనుభవం ద్వారా పెంచుకోచ్చు విశ్వాసాలను అలవరుచుకోవటం లేదా మార్చుకోవటం అనేది సహజంగా మనం చేస్తూ ఉంటాము ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి మతానికి ఎవరు ఫస్ట్ నుంచి కూడా ఒక మతాన్ని నమ్మితే ఆ మతం వెంబడే వెళ్తూ ఉంటాము భగవంతుడిని గురించి తెలుసుకోవాలని ప్రజలకు దానిమీద నమ్మకమైన మార్గాలు సూచనలు చేయ్యాలని ఆలోచిస్తూ ఉంటాం గురువులు గానీ పండితులు గానీ తత్వవేత్తలు గానీ స్వాములు గానీ స్వామీజీలు గానీ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచే మనం వివిధ కోణాల నుంచి అనుభవాలని విశేషాలని తెలుసుకొని తద్వారా ప్రజలకి మనం చెప్పడానికి వీలవుతుంది మతాల మధ్య పోలికలు అర్థం చేసుకోవవటంలో కొత్త దృక్పధంలో నుంచి మనం ప్రయత్నం చెయ్యాలి రోజులు మారుతున్నాయి కాలాలు మారుతున్నాయి కాబట్టి మనం కూడా మారి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి